హలో ఎవరు

చెప్పు ఏం కావాలి నీకు అవునా నువ్వు ఎక్కడ ఉంటావు ఇప్పుడు అవునా మరి ఇంటర్ నువ్వు ఎక్కడ చదువుకున్నావు మంచిదే అది మంచి కాలేజే కదండి అది ఎంసెట్ ఎలా వచ్చాయి అండి మార్కులు ర్యాంక్ ఎలా వచ్చింది మంచి ర్యాంకే వచ్చింది అండి వెయ్యి లోపు అంటే ఎంసెట్ మరి బాగానే వ్రాసారు ఇంకా ఇంకా అవునా అయితే మా సంస్థలో మా సంస్థ ఎందుకు ప్రత్యేకంగా ఎంచుకుంటున్నారు మీరు అవునా అండి మీకు సరైన విషయాలే తెలుసుకున్నారు మీకు మరి ఎవరు చెప్పారో కానీ అంతా సరిగ్గానే చెప్పారు ఇక్కడ నుంచి ఇప్పుడు అంటే మీరు తెలిసి తెలిసే ఉంటుంది మీకు ఇప్పుడు గూగుల్లోని చాలా మంది విజ్ఞాన్ నుంచే వెళ్ళి పని చేస్తున్నారని మీరు ఇప్పుడు ఐటీ కావాలి అంటున్నారు మరి కొంచెం ఖర్చు అవుతుంది అండి ఇక్కడ నుంచి ఇప్పుడు గూగుల్కి వెళ్ళాలి అంటే మరి అంటే ఇప్పుడు మీకు మళ్ళీ అన్ని వసతులు కల్పించాలి కల్పించాలి కదా ఇప్పుడు మీరు చూసారు అనుకోండి గూగుల్లో పనిచేసేవాళ్ళేమో క్రొత్త క్రొత్త సాఫ్ట్వేర్లని క్రొత్త క్రొత్త లాంగ్వేజ్లని ఇవన్నీ నేర్చుకుంటున్నారు ఇప్పుడు అవన్నీ మీకు ఇక్కడ అవే సౌకర్యాలు కల్పించాలన్నా ఆ ఫెసిలిటీస్ ఇక్కడ మీకు తేవాలన్నా కొంచెం ఖర్చు అవుతుందండి అందుకని మాకు మాకు మాకూ లాభాలు ఉండాలి కదా సో మీకు మీ నాలుగు సంవత్సరాలు కలిపి ఒక యాభై లక్షలు అవుతుందండి అంటే మీరు తొమ్మిది వందల తొంభై ఎనిమిది వచ్చిందనే మీకు యాభై లక్షలు అండి లేదంటే కోటి రూపాయలు అది మీలాంటి విద్యార్థులు ఉండటం వల్ల మా సంస్థకి కూడా మంచి పేరు వస్తుంది మీరు ఇక్కడ మంచి చదువులు చదివి పైర బయటకి మంచి కంపెనీలతో ఉద్యోగాలు చేస్తే మాకు ఆనందంగానే ఉంటుంది మీరు ఏం చేస్తారు అంటే రేపు ఒకసారి మీ తల్లిదండ్రులని తీసుకొచ్చి మాట్లాడండి మా కాలేజీ తెలుసు కదా ఎక్కడ ఉందో మా కాలేజ్ ఇప్పుడు విశాఖపట్నంలోని మరేం పర్లేదు మీరు రేపు ప్రొద్దున పన్నెండు పన్నెండు గంటలకి వచ్చేయండి అలానే అండి అక్కడ కలుద్దాము మీ తల్లిదండ్రులని కూడా తీసుకురండి